ఈ రోజుల్లో పిల్లలు చాలా రకరకాల ఆటలు ఆడుతున్నారు రకరకాల ఆటలు అంటే ఏందంటే ఇప్పుడు ఇక కొరోనా వచ్చింది కదా కరోనా చుట్లా ఫోన్లు ఫోన్లు కొని ఫోన్లో సదువులు అనుకుంటా ఫోన్లు కొనియామన్నారు ఫోన్లల్లో సదివేదానికి ఫోన్లు కొనీయమంటే వాళ్ళు ఫోన్లలా చదువుకుంటూ అన్నీ అది ఒకటి ఇది ఒకటి ఆటలు ఆడుతుండ్రు దానిలో ఏ ఇగ సరే అదెందుకు ఆడుతున్నారు సదువుకోసం ఫోన్ కొనించినానంటే చదువు అయిపాయనే అయిపాయె వాళ్ళు చెప్పిన యిననయుంటిని రాసుకొనే రాసుకొంటిని మళ్ళీ ఇక ఫోన్ పట్టకుండా ఉండనా కానీ ఏమో ఏమో ఫోను వంకర పెడుతురూ అది వాటి వాళ్ళు ఉరికెటిది సంపేటిది ఆడతారు ఇంట్లో ఈ వాలీబాలు క్రికెటు ఏయో ఒకటి ఆడుకోమంటే ఆహా నేను గవెందుకు ఆడుకుంటా నాకు ఫోన్ ఉంది గదా నాకు ఫోన్ గొనిచ్చిరు కదా నా ఫోన్ల నేను నాకు నా ఇష్టమైంది నేను ఆడుకుంటా నా అనుకుంటా అంటున్నారు ఈ ఆన్లైన్ క్లాసులు వల్ల ఫోన్లల్ల మొత్తం మొత్తం మన ఫోన్లల్ల ఆడే ఆటలు అవుతున్నాయి కానీ బయట మరి గిలాతోటి ఒక నలుగురు కలిసి గీ ఆట ఆడుదాము క్రికెట్టు ఆడుకుందాము ఓ బాల్తోని ఇగ బాల్తోని కొట్టేటివి ఉంటాయి కదా ఆటలు అటువంటి రకరకాల ఆటలు ఆడుదామని ఏం లేదు నీ ఫోన్ ఉందా పోన్ వంకర పెట్టుడు ఆ ఆట ఆడుతున్న ఈ ఆట ఆడుతున్న ఏం ఆటరా అంటే పబ్జి ఆ పబ్జి వల్ల పిచ్చి వాళ్లై పోతున్నారా అంటే ఆహ ఏం కారు వాళ్ళైతే నేను అయితానా అలా అయితే నేను కావాలని కోరుకుంటున్నావా అని మనమీదికే ఎదురు సమాధానాలు చెప్తురు కానీ మనం ఎందుకు చెప్తున్నాము అనేది అయితే ఆలోచించతలే ఈ అందరూ కలిసి మెలిసి ఇంటిదగ్గర ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆడుకొనే ఆటలైతే మంచిగా ఉంటాయి ఇంక స్కూళ్ళల్లో అంటే స్కూళ్ళల్లో కబడ్డీ కోకో రన్నింగు ఈ మూడు నేర్పిత్తారు ఈ మూడు మంచి ఆటలే గానీ ఇంటి ఖర్చులుతోనే బళ్ళో చెప్పిన ఏమేమి రాసుడో అవన్నీ రాత్తుర్రు మళ్ళీ ఫోన్లో ఆట అని ఫోను పట్టుకుంటూ ఉంటున్నారు